తెలుగు మాట్లాడటం రావాలి అందరికీ ఎందుకంటే ఇప్పుడు మనం తిరుపతికి వెళ్తాము ఇప్పుడు అన్ని భాషలు రావాలి తెలుగు అని కాదు కానీ అన్ని భాషలు రావాలి మనం తెలుగు వాళ్ళం కాబట్టి ఫస్ట్ తెలుగు రావాలి తెలుగు వచ్చడం వల్ల మన బస్సు బోర్డ్లు మనం ఇప్పుడు ఒక వేరే ఊరికి వెళ్ళిన కానీ ఆడ ఇట్లా చెప్తే మాట్లాడొస్తది ఇట్లా తిన్నారా ఎటు ఏ ఊరికి ఎట్లా వెళ్ళాలి ఈ ఊరికి ఎట్లా వెళ్ళాలి ఆ ఊరికి ఎట్లా వెళ్ళాలి అడగాల్సొస్తాది తెలుగంటే అది ఒక మన తెలంగాణ తెలుగు భాష రాకుండా ఎవరు ఉండరు తెలుగు వచ్చడం వల్ల అందరికీ మాటలు చిన్నగా ఉన్నప్పటి నుంచే అందరికీ తెలుగొస్తది ఎందుకంటే తెలుగు నేర్పిస్తారు ముస్లిమ్స్ ఇంకా తెలుగు నేర్పిస్తారు కొందరు ఇప్పుడు మన మార్వాడిస్ వాళ్ళకి ఇంకా తెలుగు నేర్పిస్తారు అందరికీ నేర్పిస్తారు తెలుగు భాష అంటే చాలా మంచి తెలుగు భాష చాలా మంచిది కాబట్టి అందరికి నేర్పిస్తుంటే నేర్పించీ నేర్పించీ నేర్పించీ తెలుగు రాస్తే అసలికి ప్రాబ్లమ్ ఏముండేది అసలికి మన భాష కాబట్టి మనకి రావాల్సిందే ఏ భాషనైనా నేర్చుకోండి ఇప్పుడు ఇప్పుడు నన్ను అడిగిండ్రు మీరు క్వాషన్ తెలుగు భాష ఎట్లుంటది అని అడిగిండ్రు తెలుగు భాష అంటే తెలుగు భాషనే అన్ని భాషలు రావాలి మనం ఇప్పుడు మహారాష్ట్ర పోతాం మహారాష్ట్ర పోతే అందరు హిందీ వాళ్ళుంటారు హిందీ వాళ్ళుంటే మనం ఏం చేస్తాం చెప్పండి అందుకే మనం అన్నీ నేర్చుకోవాలి తెలుగు ఫస్ట్ తెలుగు మనకు తెలుగొస్తే అన్ని వచ్చినట్టే తెలుగు వచ్చినంక హిందీ ఇంగ్లీష్ మరాఠి తమిళ్ అన్ని నేర్చుకొని అన్ని నేర్చుకుంటే మనం ఎటెళ్లిన ఇప్పుడు తిరుపతికి వెళ్లిన గాని ఇప్పుడు తిరుపతిలో అయ్యగార్లు తమిళ్ వాళ్ళుంటారు తెలుగు వాళ్ళుంటారు హిందీ వాళ్ళుంటారు మార్వాడీస్ వాళ్ళుంటారు అందరు ఉంట్రు అందుకే తెలుగు నేర్చుకోవాలే మార్వాడి నేర్చుకోవాలి అన్ని భాషలు నేర్చుకోవాలి నేర్చుకుంటేనే చాలా మంచిది తెలుగు వస్తే తిరుపతిలో మాట్లాడొచ్చు తెలుగు వాళ్ళుంటారు తమిళ్ వాళ్ళుంటారు అన్ని భాషలొచ్చు వాళ్ళకి వాళ్ళు అన్ని భాషలు వచ్చిన కానీ వాళ్ళు ఒకటిగా టిఫిన్ సెంటర్స్ పెట్టుకుంటారు వాళ్ళ దేవునికి సహాయపడతారు అన్నీ చేస్తారు అందరికి చాలా బాగుంటాయ్ తెలుగు రావాలి తమిళ్ రావాలి హిందీ రావాలి ఉర్దూ రావాలి అన్ని రావాలి ఎన్ని భాషలు వస్తే అంత మంచిది ఇంగ్లీష్ ఇంకా రావాలి ఇంగ్లీష్ తోటి అంత ఏం లే ఇంగ్లీష్ ఇంకా రావాలి ఎందుకంటే క్యుఆర్లోకి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడాలంటే మనకి ప్రాబ్లమ్ అయితాది ఇబ్బదవుతాది మనకి ప్రాబ్లమ్ తెలుగు వస్తే తెలుగు కొంతమంది ఉంటారు అక్కడే ఎక్కడైనా తెలుగు భాష వాళ్ళు ప్రతి ఒక్కరు ఉంటారు